కెమెరా కెమెరా యూజ్ చేయాలి అంటే మనం ఒక మినిమం నాలెడ్జ్ తెలుసు ఉండాలి మనం కెమెరా అలా పెడితే అలా పెడితే ఫొటోస్ అది క్లారిటీ రావు మనకు అంటు ఒక పొజిషన్స్ ఉండాలి సెట్టింగ్స్లో చేంజ్ చేసుకుంటు ఉండాలి ఇలా చాలా చాలా ఉంటాయి కెమెరా ఫస్ట్ కెమెరా కెమెరా అంటే మనం కొన్ని కంపెనీస్ ఉండే మెయిన్ కెనాన్ ఇంకా సోని ఇలా ఉంటాయి మన లెన్స్ కూడా కరక్ట్గా మెయింటైన్ చేయాలి ఓకే ఫస్ట్ మనం కెమెరా తీయాలి అంటే ముందు మన ఎక్విప్మెంట్ అనేది ఉండాలి ఎక్విప్మెంట్తో పాటు మనం ఒక కరెక్ట్ పొజిషన్ కరెక్ట్ పొజిషన్ యూస్ చేయాలి ఫొటోస్ బాగా రావాలంటే నెక్స్ట్ సెల్ ఫొటోస్తో పాటు మనం మోడ్స్ ఆన్ చేసుకోవాలి అంటే ఫర్ ఎక్సాంపుల్ పోట్రేట్ ఇంకా ప్రో మోడ్ క్యాచ్లో చాలా ఉంటాయి అలాంటివి ఉంటే ఇలా జతగా చూసుకోవాలి నెక్స్ట్ దీంతోపాటు మనం ఒక ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే ఒక మనం పోట్రేట్ కూడా తీస్తు ఫోటో అనేది బ్యాక్గ్రౌండ్ అనేది బ్లర్ అయిపోద్ది దాంతోపాటు ఇంకా మనం ఒక మంచి పొజిషన్ వాడితే ఫోటోస్ అనేది ఇంకానే మంచిగా వస్తే నెక్స్ట్ ఇంకా ఏమి ఉన్నాయి అంటే ఎస్ఎస్ఎస్ ఇప్పుడు మనం ఎలాగ నీట్గా మెయింటైన్ చేయాలి నెక్స్ట్ ఇంకా ఏమి ఉన్నాయి నెక్స్ట్ ఇంకా చార్టర్డ్ ఉంటే మనం ఒక మంచి కెమెరా యూస్ చేసుకోవాలి అంటే ఎక్సాంపుల్ లైక్ కెనాన్ సోనీ ఇలాంటి యూస్ చేస్తే ఫోటోస్ బాగా వస్తాయి మనకు పోటేట్ ఒక ఎక్సాంపుల్గా పోట్రేట్ కూడా తీసుకున్నాం పోట్రేట్ కూడా తీస్తే మనకు కూడా మంచి యాంగిల్లో పెట్టి ఒక పొజిషన్ ఫోటో పెట్టి తీస్తాం అనుకో ఇప్పుడు జస్ట్ అది మనం దీన్ని ఫోకస్ చేస్తుంది మిగిలింది అంతా బ్యాక్గ్రౌండ్ అంతా బ్లర్గా ఉంటుంది అంటే ఇప్పుడు మనం ఈ ఫోటోని ఎలా వస్తుంది జస్ట్ మనం ఒకటి అక్కడ మనల్ని హైలైట్ చూపించి మిగిలింది అంతా బ్లర్ అవుద్ది అది నువ్వు మామూలు ప్రోమోలో పెట్టాం అనుకో మొత్తం చుట్టు నీట్గా వస్తుంది మంచిగా హైగా వస్తుంది అంటే మొత్తం అంత విత్ క్లారిటీ వల్ల అయితే నువ్వు నువ్వు ఒక ఇంకా ఇంకా మములు జస్ట్ ఫిఫ్టీ ఎంపీ ఇలాంటివి ఉంటాయి కదా వాటి దాంట్లో పెడితే కూడా మనం క్లారిటీగా అనేది ఫోటో వస్తుంది నెక్స్ట్ ఇంకా కెమెరా లెన్స్ అన్నది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మనం డర్టీ లెన్స్తో ఫోటో తీస్తే నువ్వు ఎలా ఏ పొజిషన్ పెట్టి తీసిన ఆ ఫోటో మాత్రం క్లారిటీ రాదు నెక్స్ట్ మనం ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే క్లియర్గా తీస్తే లెన్స్కి పూర్తిగా క్లీన్ చేసి మంచి లెన్స్ యూస్ చేసి ఫోటోని తీయాలి తీయ్యరు నైంటీ పర్సెంట్ లెన్స్ క్లీన్ లేకపోతే నువ్వు ఎంత ఫోటో తీసినా వేస్ట్ ఓకే లెన్స్ అనేది క్లీన్ చేసుకోవాలి ఫాస్ట్గా లెన్స్ క్లీన్ చేసుకోవాలి ఫస్ట్ ఇంకా సెటింగ్స్ సెటింగ్స్ అనేది మార్చుకో మనం సెటింగ్స్లో పోయి డిం అంటే మనకు ఇప్పుడు ఫోటోస్ ఇసినప్పుడు ఈ బ్రైట్నెస్ ఈ ఈ ఎక్స్పోజర్ ఈ థిక్నెస్ ఇలాంటివి ఉంటాయి కదా అంటే మీకు బ్రైట్నెస్ ఒకటి తగ్గించుకోవాలి లిడ్డు ఎక్స్పోజర్ ఇంకా షేపింగ్ ఇవన్నీ కరెక్ట్గా మీరు ఉంటే మెయింటైన్ చేసుకుంటూ ఫోటో తీసుకోవాలి ఇంకా ఈ పిలారి చిన్న చిన్న టిప్స్ యూస్ చేస్తే మనకు కెమెరా క్వాలిటీ అనేది బాగా వస్తుంది మీరు హండ్రెడ్ పర్సెంట్ మంచి కెమెరా అయితే యూస్ చేయండి ఫొటోస్ తీసుకుంటున్నప్పుడు మీరు చిన్న చిన్న కెమెరా అయితే యూస్ చేయకండి మీరు మంచి పొజిషన్స్ నేర్చుకోావాలి డౌన్ మీకు పొజిషన్ తీసుకోవాలని మంచి పొజిషన్స్లో ఫొటో తీసుకుంటానికి కరెక్ట్గా వస్తాయి ఫస్ట్ మీరు కెమెరా ఫొటోస్ బాగా తీయాలంటే మంచి కెమెరా మంచి కెమెరా ఉండాలి మంచి పొజిషన్స్ తెలుసుకొని ఉండాలి మంచి లెన్స్ యూస్ చేయాలి మంచి సెటింగ్స్ మీకు వాడడం అవన్నీ తెలిస్తే ఉండాలి లేవన్నీ తెలిస్తే మీకు ఒక మంచి ఫొటోస్ అనేది వస్తాయి హండ్రెడ్ పర్సెంట్ కంపల్సరీ ఇది మంచి పొజిషన్ అనేది వస్తాయి ఫస్ట్ మీరు ఈ నాలుగు టిప్స్ మీరు ఫాలో అయితే మీకు ఫోటోస్ అన్నీ క్లారిటీ వస్తాయి దీంతో పాటు మీకు ఒక మంచి కెమెరామెన్ అయ్యే లెన్సెస్ కూడా ఉంటుంది ఆల్ టిప్స్ ఫాలో అయితే దీంతో పాటు మీరు ఆ లెన్స్ అనేది మెయింటైన్ చేయాలి కాస్ట్లీ లెన్స్ కొంచం కాస్టిక్ ఉంటా కొనుకొని మైన్టైన్ చేసుకోవాలి ఇంకా పొజిషన్స్ అయితే మీరు కెమెరా వెళ్ళి పొజిషన్స్ అయితే చెప్తాడు పొజిషన్స్ నేర్చుకోవాలి నెక్స్ట్ ఇంకే ఈ మరిచి మెయిన్ సెట్టింగ్స్ తెలుసుకోవాలి సెటింగ్స్ తెలియకున్న కెమెరా యూస్ చేస్తే మీరు పప్పులో కాలు వేస్తారు అట్లే మీరు ఫుల్ సెట్టింగ్స్ నేర్చుకొని కెమెరా అప్పుడు దిగండి అందులోకి ఆ ఫుల్ సెట్టింగ్స్ నేర్చుకుని అయితే అప్పుడు దిగ్గండి అంతవరకు సెటింగ్స్ కానీ తెలుసుకోకపోతే వేస్ట్ అయిపోతారు సెటింగ్స్ అని మీరు ఏ మోడ్ ఎక్కడే చ చెప్పాడో ఆ మోడ్ ప్రోడు పోట్రేట్ మోడ్ పోర్ట్రేట్ మోడ్ వేసుకొని చేేస్తే అప్పుడు ఫోటో దొబ్బేస్తుంది కదా పోట్రేట్ ఏమైనా అడ్జస్ట్ చేయాలి అంటే పోట్రేట్ మోడ్ యూస్ చేయాలి మొత్తం దానికి వచ్చి ప్రో మోడ్ యూస్ చేయాలి ఇలా సెటింగ్స్ అని తెలుసుకోండి ఇంకా ఈ ఫో టిప్స్ అయితే మ్యాక్సిమమ్ ఫాలో అ ఉంటే ఇంకో టిప్ చెప్తాను ఇంకో టిప్ ఏంటంటే మెయిన్ ఏంది మీరు ఈ లైటింగ్ అంటే మన ఒక మన ఒక ఆబ్జెక్ట్ ఆ లైటింగ్ పెట్టి ఫోటో ఇస్తే ఇంకా క్లారిటీ వస్తుంది లైటింగ్ ఫోటో ఇలా చిన్న టిప్పు మ్యాక్సిమం ఫోటోస్ టిప్స్ దగ్గర యూస్ చేస్తారు ఇలాంటి టిప్పు లై మనకు ఏ ఆబ్జెక్ట్ కావాలో దాని మంచి లైటింగ్ వేసి ఫోటో హై క్లాస్లో వస్తుంది అలా వచ్చిన టిప్ ఆ ఏ టిప్ అయినా మనం ఇంపార్టంట్ కాదు లెన్స్ లెన్స్ అనేది మంచిగా ఉండాలి లెన్స్ క్లీన్ లెన్స్ చేయాలి లెన్స్ కాస్ట్ కూడా ఏ ఉంటుంది ఓకే మ్యాక్సిమం ఫోర్ టిప్స్ ఫాలో అవ్వండి ఫోర్ టిప్స్ ఫాలో అయితే మీకు మంచి ఫొటోస్ వస్తుంది మంచి కెమెరా యూస్ చేయండి మంచి పొజిషన్స్ కెమెరాకి యాంగిల్స్ మంచి యాంగిల్స్ తెలుసుకోండి ఫోటో తీస్తాం ఈ ఇప్పుడు యాంగిల్స్ బట్టి నైంటీ పర్సెంట్ ఫొటోస్ వస్తాయి నెక్స్ట్ మీరు కెమెరా సెట్టింగ్స్ ఇన్ని తెలుసుకోని హండ్రెడ్ పర్సెంట్ మ్యాక్సిమమ్ ఓకే ఇలా చిన్న చిన్న ఫోర్ టిప్స్ అయితే మీరు మంచి కెమెరా ఫోటోగ్రఫీలో మంచి ఫ్యూచర్ ఉంటుంది మీకు ఫొటోస్ మంచిగా వస్తాయి ఇలా ఎన్నెన్నో వస్తాయి అర్థమైందా మీరు మళ్ళీ నెక్స్ట్ ఇదేంటి నెక్స్ట్ ఇది ఏంటి దీని పేరు కెన కెనాన్ క్యాప్ అయితే సూపర్ ఉంటుంది కెనాన్ ఒకటి సోనీ ఒకటి రెండు మంచి కంపెనీ క్యాంప్స్ అవి యూస్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీకు మంచి ఫోటోస్ అనేది వస్తే ఓకే నెక్స్ట్ దాంతో పాటు అని అంటరు కదా ఇది సెట్టింగ్స్లో మీరు మ్యాక్సిమం ఫోటో ఒక ఏమైనా కావాలంటే కొం పోట్రేట్ కూడా యూస్ చేయండి ఆ పోట్రేట్ కూడా ఫోటోస్ అయితే బాగా వస్తాయి ఓకే మళ్ళీ ఓకే మీరు మంచిగా ఫోర్ టిప్స్ అయితే తప్పక ఫాలో అవ్వండి మీరు మ ఫోటోగ్రఫీ మంచి ఫ్యూచర్ చూడగలరు